చాక్లెట్ పిస్తా డైరీ మిల్క్ కిట్ క్యాట్ డార్క్ చాక్లెట్ మంచ్ పర్క్ క్యాడ్బరీ లడ్డూ జాంగ్రీ మీటై కలకండ బూంధి కోవా బూంధ్ కాజు బూంధ్ మైసూర్పాక్ మైసూర్ లడ్డు బాదం కాజు బా బాదం కాజు డార్క్ చాక్లెట్ వెనీలా కేక్ పిస్తా కేక్ బటర్ స్కాచ్ హనీ కేక్ హనీ కేక్ కూల్ కేక్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫిష్ ఫ్రై మటన్ ఫ్రై ఫ్రాన్స్ పీజా బర్గర్ శ్యాండ్విచ్ ఎగ్ పఫ్